మేం ఫ్రెండ్స్తో కలిసి తిరుపతి ట్రిప్ వెళ్ళాము మేము అందరం గల్లీలో గ్యాదర్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించి తిరుపతి వెళదామని ట్రిప్పు అనుకోని టికెట్స్ బుక్ చేసాము టికెట్స్ అంటే వన్ మంత్ ముందు బుక్ చేసుకున్నాము వన్ మంత్ ఎవరైనా ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలంటే వన్ మంత్ ముందు టికెట్స్ బుక్ చేసుకోవాలి అప్పుడే మనకి కన్ఫర్మ్ అయితుంది లేదంటే ఆర్ఎసీఆర్ వెయిటింగ్ లిస్టులో పడతాయి అనగా మేము టికెట్స్ బుక్ చేసుకొని వికారాబాద్ నుండి సాయంత్రం తిరుపతి సికింద్రాబాద్ వెళ్ళాలి మేము సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ట్రైన్ ఉంటుంది వికారాబాద్లో ట్రైన్ ఎక్కాము చాలా స్వీట్స్ ఫుల్ అయిపోయాయి ఆలోచించి స్వీట్స్ ఖాళీ అవగానే మేము కూర్చున్నాము కూర్చొని టూ అవర్స్ వెయిట్ చేశాక సికింద్రాబాద్ వచ్చింది సికింద్రాబాద్లో దిగాము మాకు ఇంకా ట్రైన్ టైంకి ఇంకా టూ అవర్స్ డిలే ఉంది ఆ టూ అవర్స్ ఏం చేయాలో ఆలోచించి ప్లాట్ఫామ్ మీద ఉండే షాప్స్లలో షాపింగ్ చేసాము ఫుడ్ కొన్నాము బట్టలు కొన్నాము

ట్రైన్ స్టార్ట్ అయ్యాక అవతల మా ఫ్రెండ్స్ పడ్డ టూ కో టూ సీట్స్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి రిక్వెస్ట్ చేసాము మా సీట్స్ అక్కడ పడినాయి మేము ఇక్కడికి రావాలనుకుంటున్నాము అని రిక్వెస్ట్ చేశాము చేయగా వాళ్ళు ఒప్పుకొని ఓకే అని ఆ సీట్లల్లో వాళ్లు కూర్చొని మా ఇద్దరు ఫ్రెండ్స్ని ఇక్కడ తోలిపించారు

ఎందుకంటే మేము ఈ రూట్లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు మేము వేరే రూట్లో ట్రావెల్ చేసాము మేము ట్రావెల్ చేసిన రూట్ వచ్చి వరంగల్ విజయవాడ కాజీపేట ఇలా వచ్చాము ఇలా వచ్చే అక్క మాకు తిరుపతి వచ్చింది తిరుపతిలో స్టేషన్లో దిగి మేము మెట్ల మార్గంలో నడుచుకుంటు వెళ్ళాలి అనుకోని స్టేషన్ నుండి అలిపిరి అలిపిరి వెళ్ళాలి అలిపిరి వెళ్తేనే మనం మెట్ల మార్గంలో వెళ్ళాలి లేదంటే శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు ఎలా అంటే బస్సు ఎక్కాలి బస్సు ఎక్కాలి అని బస్సు అడిగాము అలిపిరి వెళ్ళాలంటే ఎలా వెళ్లాలని బస్సు అతనిని అడిగితే ఈ బస్సు వెళుతుంది అనేసరికి మేము బస్ ఎక్కాము బస్ ఎక్కి అలిపిరి దగ్గర దిగాము దిగి టెంకాయ తీసుకున్నాము ఎందుకంటే మనం ప్రతి అడుగు వేసే ముందు టెంకాయ కొట్టాలి అనేది ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయం పాటించి టెంకాయ కొట్టాము కొట్టి ట్వల్వ్ కిలోమీటర్స్ నడుచుకుంటు వెళ్ళాలి అయితే నడుచుకుంటు వెళ్ళడం పాదయాత్ర స్టార్ట్ చేసాము వెళ్తుండ వెళ్తుండగా చాలా అనుభవాలు ఎదురైనాయి చెప్పలేం అవి ఇవి తినే పదార్థాలు కొనుక్కున్నాము కొనుగోలు చేసుకుని మెట్లు ఎక్కుతు మెల్లగా సరదాగా ఫ్రెండ్స్తో చిక్చాట్ చేస్తు వెళ్ళాం చిట్చాట్ చేస్తు వెళ్ళగా మధ్యలో కోతులు కానివ్వండి బేర్ కానివ్వండి జింకలు కానివ్వండి అవి కనపడినాయి వాటికి కొంచెం ఫుడ్ ఫీడ్ చేస్తు మేము మా ట్రావెల్ని కంటిన్యూ చేశాము కంటిన్యూ చేస్తు మధ్యలో ఫోటోలు దిగుతు సరదాగా కూర్చొని కబుర్లు చెబతు ట్రావెల్ చేస్తు చేస్తు టెన్ కిలోమీటర్స్ అరౌండ్ వచ్చాము వచ్చిన తర్వాత

సీఆర్ఓ ఆఫీస్ అని అడ్రస్ చెప్పారు చెప్పగానే మేము ఆ ఆఫీసుకి వెళ్ళాము వెళ్ళగా అక్కడ రూమ్స్ అవైలబుల్లో లేవు చాలా లైన్లు ఉన్నాయి రేపు అవైలబుల్ అవుతాయి రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి అంటే మేము ఆలోచించి ఆలోచించి అక్కడనే కూర్చున్నాము కూర్చొని ఫస్ట్ అయితే ఏదో ఒకటి రూమ్ అన్నా కావాలి ఎందుకంటే లగేజెస్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఏడనన్నా అని ఆలోచించాం ఆలోచించి ఆలోచించి అలాగే నడుచుకుంటు ఎలాగా లాకర్స్ ఉంటాయని తెలిసాయి లాకర్స్ ఉంటాయని తెలియగా అక్కడ లాకర్స్ ఎక్కడ ఉంటాయని అడ్రస్ కనుక్కొని అడ్రస్ కనుక్కొని మేము ఆ లాకర్ దగ్గరకి వెళ్ళాం ఆ లాకర్స్ ఉండే చోటుకు వెళ్ళి బ్యాగ్స్ ఆధార్ కార్డు చూపియాలి ఆధార్ కార్డు ప్రూఫ్ ఒక ప్రూఫ్ ఐడి చూపించి ఆధార్ కార్డు కానివ్వండి ఓటర్ ఐడి లైసెన్స్ ఏదో ఒకటి చూపించి మన లాకర్ కావాలి అంటే లాకర్ కీస్ ఇస్తారు లాకర్ కీస్ తీసుకొని అందులో లగేజస్ పెట్టేసి మేము తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళాము తలనీలాలు ఇచ్చేసి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళా బయటికి వచ్చి దర్శనంకి వెళదామని ఆలోచించి దర్శనంకి వెళ్ళాము వెళ్ళి దర్శనం అయ్యేవరకు మాకు ఒక ఎయిట్ అవర్స్ ఎయిట్ టు టెన్ అవర్స్ పట్టింది ఎయిట్ టు టెన్ అవర్స్ నైట్ నైట్ వెళ్ళాము దర్శనం మార్నింగ్ సిక్స్ సెవెన్ కల్లా వచ్చేసాం బయటికి రాగానే మా ఫ్రెండ్స్ ఎవరైతే ముందర వస్తారో మేము టీం జోడి జోడిగా విడిపోయాం ఎవరైతే ముందర వస్తారో ఇద్దరు వాళ్ళు రూమ్స్ రూమ్స్ ఉండే ఆఫీస్కి వెళ్ళండి ఆధార్ కార్డు పట్టుకొని ఐడి ప్రూఫ్ పట్టుకొని అని చెప్పాము చెప్పగా మా ఫ్రెండ్స్ ఎవరైతే ముందు దర్శనం చేసుకొని బయటకు వచ్చారో వాళ్ళు ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు లైన్లో నిలబడాలి మేము మేము కూడా అక్కడికి సపోర్టుగా ఉంటుంది అని అక్కడికి లైన్లో వెళ్ళాం వెళ్ళగా మాకు రూమ్స్ దొరికాయి ఒక రూమ్ దొరికింది ఒక రూమ్ తీసుకొని అట్లానే కి రూమ్ అంటే అలాట్మెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది ఆ రూమ్ అలాట్మెంట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి అని రూమ్ దొరకాగానే అట్లానే కూర్చొని కూర్చొని రూమ్ అలాట్మెంట్ కాగానే బ్యాగ్స్ అన్నీ చెక్అవుట్ చేసి లాకర్ బ్యాగ్స్ తీసుకొని రూమ్కి వెళ్ళాము రూమ్కి వెళ్ళగా అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది ఒక కాలనీ ఇస్తారు కాలనీలో మనకి రూమ్ ఇస్తారు ఆ రూమ్లో ఆఫీస్ ఆ రూమ్ ఉండే దగ్గర ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్లో వెళ్ళి ఓటీపీ వస్తుంది మన డీటెయిల్స్ ఐడి ప్రూఫ్ చూపిస్తే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని రూమ్ కీస్ ఇస్తారు రూమ్ కీస్ తీసుకొని మేము ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాము రూమ్ దగ్గరకి వెళ్ళి మా లగేజ్ అంతా పెట్టి అక్కడ జర అది రీఫ్రెష్ అయ్యాము రిఫ్రెష్ అయ్యి నైట్ అక్కడే స్టే చేసి కొద్దిగా మార్నింగ్ అవగానే బయటికి వెళదామని ఫ్రెష్ అప్ అయ్యాము ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ ఆ ఏరియాలో ఫ్రీ బస్సు తిరుగుతుంది ఆ తిరుపతి ఉండే చోటు మొత్తం ఫ్రీ బస్సు తిరుగుతుంది ఆ ఫ్రీ బస్సు క్యాచ్ చేసి అక్కడ ఉండే చిన్న చిన్న లొకేషన్స్ కానివ్వండి అక్కడ ఉండే ఏరియా షాపింగ్ చేయడానికి వెళ్ళాము అవన్నీ కవర్ చేసాము ఎంజాయ్ చేస్తు వాళ్ళతో వీళ్ళతో చిట్చాట్ చేస్తు వెళ్ళాము వెళ్ళి గుడి దగ్గర దిగి దిగి షాపింగ్ చేసాము కొన్ని అవసరమైన వస్తువులు కొనుక్కొని ప్రసాదం కానివ్వండి కొన్ని వస్తువులు ఫోటోస్ అవి ఇవి కొనుక్కొని కొన్ని

ఉన్నాయి ఎందుకంటే మనం వీటికి ఫుడ్డు ఇస్తే అవి మనతో చాలా జాగ్రత్తగా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇంక మంకీస్తో కొంచెం టైం చేసి టైంపాస్ చేసి ఫొటోస్ దిగాము ఫొటోస్ దిగి కొంచెం సమోసాలు అవి స్నాక్స్ తిని మళ్ళా మేము ఉండే రూమ్ దగ్గరకి రిటర్న్ రిటర్న్ అయ్యి వేరే దగ్గరకి వెళ్దాము ట్రిప్ అనుకున్నాము ట్రిప్ అంటే వేరే టెంపుల్ దగ్గరకి తిరుపతి దాటి వేరే టెంపుల్ దగ్గరకి వెళదాం అని అనుకున్నాం అనుకొని అనుకొని ఆ డే ఇగ అలా గడిచిపోయింది అనుకొని రేపు మార్నింగ్ వెళదాం అని అనుకోని మార్నింగ్ ఆడ ఫ్రెష్ అప్ అయ్యాం వెళదామని రెడీ అవుతున్నాం ఇక రేపు చాలా రెస్ట్ కావాలిరా అనుకోని ఇగ మళ్ళా వెళ్ళగా వెళ్లలేకపోయాం వెళ్ళే అంత ఓపిక లేదు మాకు అనుకొని అక్కడనే నైట్ స్టే చేసి తే మార్నింగ్ రూమ్ రేపు మార్నింగ్ మాకు రిటర్న్ జర్నీ ఉంది సీటీ మా మా సిటీకి సరే అని నైట్ అక్కడనే స్టే చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి రిటర్న్ జర్నీకి రెడీ అయ్యాము రూమ్ చెక్అవుట్ చేసాము రూమ్ చెక్అవుట్ చేసి రూమ్ చెక్అవుట్ చేసాం రూమ్ చెక్అవుట్ చేసి అక్కడ మా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రూమ్ చెక్అవుట్ చేసి అడ్వా అడ్వాన్స్ తీసుకుంటారు అడ్వాన్స్ తీసుకున్నా అమౌంట్ని మళ్ళీ రిటర్న్ చేసుకొని వేరే బస్సు పట్టుకొని తిరుపతి వచ్చాం తిరుపతి స్టేషన్ దగ్గరికి వచ్చాం ఆ స్టేషన్కి వచ్చే సందర్భంలో చాలా ఫారెస్ట్ ఉంటుంది ఆ ఫారెస్ట్లో చాలా ఎంజాయ్ చేశాను బస్సు ఇట్లా ఘాట్ రోడ్లో తిరుగుతు ఉంటే చాలా లొకేషన్స్ పీస్ఫుల్గా చాలా ఉండేది చాలా నేచరు లొకేషన్స్ చాలా వ్యూ చాలా బాగుంటుంది గుట్ట మీద నుండి కిందికి దిగుతుంటే ఇగ ఎంజాయ్ చేస్తు కిందికి వచ్చాము కిందికి వచ్చి ట్రైన్ దగ్గ రైల్వే స్టేషన్ దగ్గర దిగాం దిగి దిగి ఇగ స్టే బస్టాండ్లో దిగాం బస్టాండ్లో దిగి రైల్వే స్టేషన్ కోసం వెతికి ఎక్కడ ఉందో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాం వెళ్ళి అక్కడికి

మధ్యలో చాలా సందర్భాల్లో ఎదురయ్యాయి అంటే తీపి మెమరీస్ తీపి జ్ఞాపకాలు ఎదురయ్యాయి ఎంజాయ్ చేస్తు మధ్యలో ఎంజాయ్ చేస్తు అవి ఇవి చే సరదాగా ఫ్రెండ్స్ చిట్చాట్ చేస్తు ఉన్న లొకేషన్స్ ఎంజాయ్ చేస్తు ఆ స్టేషన్స్ ఈ స్టేషన్స్ని చూస్తు మధ్యలో ఏవైనా స్నాక్స్ వస్తే తీస్తు కొనుక్కో కొనుక్కుంటు తింటు మధ్యలో ఏమైనా స్టేషన్స్లో ప్లాట్ఫామ్ మీద ఏమైనా షాపులు వస్తే అక్కడ ఇక్కడ కొనుగోలు చేసుకుని తింటు వచ్చాము వచ్చి మార్నింగ్ వన్ ఓ క్లాక్ దిగాల్సిన ట్రైన్ మేము మార్నింగ్ త్రీకి అలా దిగాము దిగేసారికి టూ అవర్స్ డిలే అయింది డిలే అయింది అని మాకు ఇంకో ట్రైన్ మిస్ అయిపోయింది వికారాబాద్ రావాలి మేము అని అనుకోని అక్కడే దిగి స్టే చేశాము ఒక త్రీ టు ఫోర్ అవర్స్ స్టే చేశాను అక్కడనే అక్కడనే స్టే చేసి నెక్స్ట్ మేము వేరే స్టేషన్కి వెళ్ళాలి మాకు ట్రైన్ మేము మా ఊరికి వెళ్ళాలంటే అని వేరే ట్రైన్ క్యాచ్ చేసాం చేసి సికింద్రాబాద్ దగ్గర ఒక సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర దిగాం దిగి దిగి అక్కడ నుంచి మాకు ట్రైన్ ఇంకా హాఫ్ ఆన్ అవర్ డిలే ఉంది డిలే ఉందని చెప్పి బయటికి వెళ్ళి కొంచెం ఫుడ్ ఫుడ్ తీసుకున్నాం టిఫిన్ లైక్ టిఫిన్ తీసుకొని ఇగ ట్రైన్ దగ్గరికి వచ్చాము ట్రైన్ ఎక్కి ట్రైన్ ఎక్కి ఇగ ఇంటికి వచ్చాము ఏడు మంది ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది మా ఇంటికి రావడానికి టూ అవర్స్లో ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇక పడుకున్నాము ఎందుకంటే రాత్రి అంతా ట్రావెల్ చేసాం కాబట్టి నిద్ర ఉండదు నైట్ ట్రైన్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్తో ట్రావెల్ చేస్తే కాబట్టి మేము ఇగ నైట్ రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ తీసుకొని తీసుకొచ్చిన కొన్ని ప్రొడక్ట్స్ టెంపుల్ నుంచి అందరికి పంచాలి కాబట్టి కొంచెం ఇగ పూజ పూజ చేశాం పూజ చేసి అందరికి పంచాం పంచి ఇగ మా గల్లీలో అందరితో కూర్చుని సరదాగా టైంపాస్కి కూర్చున్నప్పుడు ఎక్కడికి ఎక్కడికి వెళ్లారురా అంటే ఈ తిరుపతి కొన్ని టెంపుల్స్ వెళ్ళాం అన్న చాలా ఎంజాయ్ చేసాము మీరు వచ్చి ఉంటే చాలా టైంపాస్ అవుద్ది అని అన్నాము అనేసరికి లేదురా ఈసారి రాలేకపోయాను నెక్స్ట్ సరీ వస్తాను దానికి ట్రై చేస్తాను అన్నారు సరే అని మేము ఓకే అని చెప్పి నెక్స్ట్ ట్రిప్ ఏంది అని ప్లాన్ చేసాం ప్లాన్ చేసి ఒక టూ మంత్స్ ఆగాము ఆగి అలాగే చెన్నై వెళదాం అనుకున్నాం అంటే తిరుపతి ట్రిప్లోనే చెన్నై వెళ్ళాల్సింది క్యాన్సల్ చేసాం కాబట్టి చెన్నై వెళదాం అనుకొని చెన్నై వెళ్ళాము చెన్నై ఒక త్రీ మంత్స్ తర్వాత వెళ్ళాం వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళ రూమ్లో స్టే చేయడానికి ట్రై చేసాం కానీ అక్కడ అవ్వలే వేరే హోటల్లో స్టే చేశాము స్టే చేసి అక్కడ ఉన్న బీచెస్ బీచెస్ కానీవ్వండి అక్కడ ఉన్న లొకేషన్స్ టు టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసాం కవర్ చేసి ఇక షాపింగ్ మాల్స్ కానివ్వండి అక్కడి నుంచి టూ డేస్ అక్కడ ఉండి నెక్స్ట్ డే పాండిచ్చేరి వెళ్ళాం పాండిచ్చేరిలో కూడా బీచ్ ఉంటుంది ఆ బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము పాండిచ్చేరి నెక్స్ట్ వెళ్ళి అక్కడ నుంచి సిక్స్ అవర్స్ ఫోర్ టు సిక్స్ అవర్స్ పడతుంది ట్రావెలింగ్ టైం అక్కడ నుంచి వెళ్ళాము చెన్నై నుంచి పాండుచ్చేరి వెళ్ళిఅక్కడ దిగి ఫోటోలు తీసుకొని ఫోటో ఆటో ఆటో తీసుకొని బీచ్ దగ్గర ఉన్న హోటల్స్కి వెళ్ళాము వెళ్ళి అక్కడ రూమ్ చేసుకుని రూమ్ రూమ్ తీసేసుకున్న రూమ్ తీసుకుని లగేజ్ అంతా అక్కడ పెట్టి బీచ్ నేచర్ని ఎంజాయ్ చేయడానికి బీచ్ దగ్గరకి వెళ్ళాం బీచ్లో అక్కడ ఫుడ్ తీసుకొని కూర్చొని ఎంజాయ్ చేస్తు సరదాగా మా ఫ్రెండ్స్తో